నేను నెగటివ్ ఎక్స్పీరియన్స్ చేసిన నా సెకండ్ ప్రోడక్ట్ కుర్తి కుర్తి నేను ఆర్డర్ చేసిన తర్వాత చాలా లేట్గా డెలివరీ అయింది డెలివరీ అయినాక కూడా ఆ క్వాలిటీ గానీ కలర్ గానీ అసలు మ్యాచ్ అవ్వలేదు డ్రస్కి ఎంత నేను దాన్ని రిటర్న్ పెడదామన్న రిటన్ అసలకి వాళ్ళోచ్చి తీసుకొని వెళ్లలేదు ఆ డ్రస్ నేను దేనికి ఉపయోగించుకోలేకపోయాను అందుకే నేను కుర్తీ వలన చాలా నెగటివ్గా ఎక్స్పీరియన్స్ చేశాను